ప్రణాళిక నుండి అమలు వరకు సాంకేతికత ప్రయాణ అనుభవాన్ని మరియు మెరుగుపరచిన వివిధ మార్గాలను ఈ ప్రశ్న ప్రతిబింబిస్తుంది ప్రణాళిక మరియు బుకింగ్ సౌకల్యర్యం ఆన్లైన్ ప్లాట్ఫామ్ మరియు యాప్లు వినియోగదారులను ఎక్కడి నుండైనా గమ్యస్థలాలను పరిశోధించడానికి ధరలను పోల్చడానికి మరియు విమానాలు రైళ్ళు బస్లు మరియు హోటళ్ళను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది ప్రయాణికులు షెడ్యూళ్ళు మరియు ప్లాట్ఫామ్ నెంబర్లపై తాజా సమాచారాన్ని యాక్సెస్ చెయ్యవచ్చు అన్ని చిటిని తగ్గించి సమయ నిర్వహణను మెరుగుపరచవచ్చు జిపిఎస్ మరియు యా మ్యాపింగ్ యాప్లు ప్రయాణికులకు తెలియని ప్రదేశాలను నావిగేట్ చెయ్యడానికి స్టేషన్లు లేదా బస్ డిపోలను గుర్తించడానికి మరియు నగరాల చుట్టూ తమ మార్గాన్ని కనుగొనడంలో సహాయపడతాయి డిజిటల్ టికెటింగ్ మరియు మొబైల్ చెక్ ఇన్ ఎంపికలు సమయం మరియు శ్రమను ఆదా చేస్తాయి అయితే ఆన్లైన్ సమీ సమీక్షలు మరియు రే రేటింగ్లు ప్రయాణికులు సమాచారంతో కూడిన నిర్ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ సాధనాలతో ప్రత్యేక ప్రయాణికులను ప్రియమైన వారితో కనెక్ట్ చేస్తుంది మరియు వారి పరిసరాల గురించి సమాచారం పొందడానికి వీలు కల్ప కల్పిస్తుంది